టెక్నాలజీ వల్ల మాకు జీవితంలో చాలా మార్పు అనేది జరుగుతుంది ఎలా అంటే ఇంటర్నెట్ వల్ల ఒక మంచి ఉపయోగం అనేది జరుగుతుంది నేను ఎక్కువగా యు ఉపయోగించేది ఏంటి అన్నట్లు ఏంటంటే నా చదువుపరంగా నాకు ఎట్లాంటి ప్రశ్న అడిగినా మా ఉపాధ్యాయురాలు ఎట్లాంటి ప్రశ్న అడిగినా నేను ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకుంటాను దాని గురించి ఏంటి పరిస్థితి ఏంటిది దీనివల్ల ఏట్లాంటి రోగాలు వస్తాయి దీనివల్ల ఏమైనా ప్రమాదమా అనేది నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటాను మరియు ఈ టెక్నాలజీ వల్ల నాకు ఏంటంటే ఒక ఆసక్తిని ఇస్తుంది నా నాకు ఆసక్తి అనేది పెంచుతుంది అన్నమాట టెక్నాలజీ అనేది దీని కారణంగా నేను సులభంగా ఏదైనా చేయగలుగుతాను ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ఫోన్స్ ద్వారా ఏదైనా చేయగలుగుతాను మనమూ ఏకంగా చేయాగలిగి మనం ఇంట్లోనే ఉండి మనం ఏదైనా చేసుకోవచ్చు మనము ఉద్యోగం కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ చేసుకోవచ్చు ఎట్లాంటివి అంటే టికెట్లు బుక్కు చేసుకోవచ్చు ఎక్కడైనా మనము వెళ్ళాలి తిరగాలి అని అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు బస్లో బుక్ చేసుకోవచ్చు హోటల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఏంటంటే తినడానికి బయటకి వెళ్ళి మన మన దోస్తులతోటి వెళ్ళి తినడానికి కూడా బుక్ చేసుకోవచ్చు మళ్ళీ బ్యాంక్ విషయాలు మనకి ఏదైనా కావాలి అంటే బ్యాంక్ విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇట్లనే మన స్మాట్స్ స్మార్ట్ఫోన్లను మనం తెలుసు తెలుసుకోవచ్చు ఏదైనా మనము ఎవరికన్నా డబ్బులు వేయాలి అన్నా కానీ మనము ఫోన్ ద్వారానే మనం చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ ఏదైనా నాకు బట్టలు కావాలి ఏదైనా నేను ఆర్డర్ చేసుకోవాలి అనంటే చాలా మన ఫోన్లో చాలా ఆప్స్ ఉన్నాయి దాని ద్వారా మనమూ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకొని మనము షాపింగ్ చేయవచ్చు మరియు ఏదైనా కావాలి సమాచారం అని అంటే మనము చాలా తెలుసుకోవచ్చు చాలా సమాచారాన్ని అనేది మనం ఇంటర్నెట్ ద్వారా తెలుస్తుంది ఇక ఇక్కడ ఏది జరుగుతుంది ఇక్కడ ఏమి ఉంది మనము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము విదేశాల గురించి కూడా తెలుసుకోవచ్చు విదేశాలలో ఏమేమి ఉద్యోగాలు ఏమేం నడుస్తున్నాయి చదువు పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ చాలా విషయాలు మనము ఇంటర్నెట్ ద్వారా మన స్మా స్మార్ట్ఫోన్లోనే తెలుసుకోవచ్చన్నమాట ఇట్లా మనకు ఆ స్మార్ట్ఫోన్స్ ఇంటర్నెట్ అనేది అయ్యో ఉపయోగపడతాయి మళ్ళీ స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్లో నేను ఎక్కువగా ఉపయోగించేదంటే నేను ఏదైనా నా బట్టల కోసం నేను షాపింగ్ చేసుకోవడము మరి వేరే వాళ్ళకి డబ్బులు వేయడము నేను డబ్బులు తీసుకోవడము అట్లాంటివనే వాటికి నేను ఉపయోగిస్తాను మరీ ఏ ఎక్కువగా ముఖ్యంగా అంటే నేనూ మా ఉపాధ్యాయురాలు ఏదైనా చెప్పింది ఇది చేసుకోరండి రేపు ఇది మీకు ఇట్లా పరీక్ష ఉంది అని అంటే నేను మొబైల్ అనే అంటే స్మార్ట్ఫోన్లని చూసి తెలుసుకొని దీని వల్ల ఏంటి ఉపయోగం అనేది తెలుసుకొని నేను దీంట్లోనే చదువుకొని దీని వల్ల నాకు ఆసక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది దీని వల్ల ఇది చాలా ఉపయోగం అన్నమాట